తొమ్మిదిలక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది తొమ్మిదిలక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైఎనిమిది తొమ్మిదిలక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైఏడు తొమ్మిదిలక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైఆరు తొమ్మిదిలక్షల తొంభైతొమ్మిదివేల తొమ్మిదివందల తొంభైఐదు